పాతకాలంతో పోల్చుకున్నట్లయితే ఇప్పటి కాలంలో మహిళలకే అన్ని అవకాశాలు గానీ అన్ని ఇంట్రెస్ట్లు కూడా చేసుకోవటానికి సమాజం అనేది చాలా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండి ఇప్పుడైతే తీసుకుంటే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఆ రంగంలో ప్రోత్సహించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు సమాజం కూడా వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళో ట్యాలెంట్ ఉండాలి గానీ వాళ్ళని అందరూ గుర్తించడం కూడా ఈ కాలంలో జరుగుతుంది అది ఎలా గుర్తించబడుతుంది అంటే పూర్వకాలంలో అయితే నేను బయటకు వెళ్తాను ఇలా నృత్యం నేర్చుకుంటాను డ్యాన్సర్ని అవుతాను అంటే వాళ్ళకి తెలియక వద్దు నువ్వు ఆడపిల్లవు ఇంట్లో ఉండాలి అనేసి వాళ్ళని కట్టు పడేసేవారు సాంప్రదాయాలు అనేసి కానీ ఇప్పుడు అలా కాదు వారికి వచ్చిన మనకి నృత్యం గాని కళలు గానీ ఇంస్టాగ్రామ్లో సోషల్ మీడియాల్లో పెట్టడం వల్ల చాలామంది వారికి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది టీవీ ఛానల్స్ గానీ సినిమాల్లో గానీ ఆడిషన్స్కి అది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఇలా పిలడం వల్లే కాకుండా చాలామంది వీళ్ళకి ఫాలోవర్స్ ఇంకా వీళ్ళని గుర్తించడం వల్ల యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కూడా కుటుంబ సభ్యులకి కూడా వీరి విలువ తెలిసి వీరిని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క డ్యాన్స్ను అభిరుచిగా చేసుకునే వాళ్ళకి కూడా మనకి సోషల్ మీడియాయే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ సమాజం కూడా మద్దతు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది నేనైతే కంప్లీట్గా లేడీస్కే సపోర్ట్ చేస్తుంది ఈ సమాజం అని నేను చూస్తున్నాను అనుకుంటున్నాను కూడా అలాగే మహిళా నృత్యకారులు చాలామంది కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది సవాళ్ళు అదేంటంటే కుటుంబపరంగా అయితే ఇప్పటికీ కూడా మరి లేడీస్ అనేవాళ్ళు వాళ్ళెంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా ఎంత పెద్ద డ్యాన్సర్లు అయినా ఏంటంటే పిల్లల్ని చూసుకోవాలి కొంచం ఇంటిని చూసుకోవాల్సి వస్తుంది ఎంత పని మనుషులు ఉన్న ఎంత ఎవర్ని పెట్టుకున్న ఇంట్లో వాళ్ళని కూడా ఇంటి బాధ్యతలు అనేవి వాళ్ళు తీసుకోవాలి తప్పదనమాట అలాగే వీటితో పోల్చుకున్నట్లయితే వాళ్ళు కొంచెం సమా సవాళ్ళు అనేవి ఎదుర్కోవాలి అలాగే మన బయటకు వెళ్తే కనుక కొంచెం ఏంటంటే వాళ్ళు లేటుగా వస్తారు మళ్ళీనేమో లేటుగా వెళ్తారు అనేవి సమాజపరంగా కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంది అలాగే కుటుంబాల్లో కూడా వాళ్ళకి కొంచెం చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కానీ వీటన్నింటిని అధిగమించి వాళ్ళ ఇంట్రెస్ట్ గెలుస్తుందని నేను కంప్లీట్గా నమ్ముతున్నాను